మా ప్రాంతంలో పేరున్న కాలేజ్లు సింగరేణి మహిళా కాలేజ్ శివానీ కాలేజ్ గౌట్ కాలేజ్ భవితా కాలేజ్ ఎస్ఆర్ఆర్ మిమ్స్ కాలేజ్లు ఉన్నాయి సింగరేణి మహిళా కాలేజ్లో మా మరదలు చదువుతుంది మా అక్క భవిత కాలేజ్లో చదువుతుంది మా అక్క డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది మా మరదలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది